మహేంద్ర టాక్సీ వాలాతోనే కదా అండి మాట్లాడేది నేను అక్కడినుంచి నేను టాక్సీ బుక్ చేసుకున్నాను నేను ఎందుకు బుక్ చేసుకొని అంటే కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాడానికి నేను టాక్సీ బుక్ చేసుకున్నాను బట్ టాక్సీ ఇంకా రాలేదు నేను చెప్పిన అడ్రస్ కాకుండా అది వేరే అడ్రస్కి వెళ్లే వెళ్ళిపోయింది అంట ఇప్పటికే నాకు చాలా ఆలస్యం అయిపోయింది నాకు రాజమండ్రిలో నాకు ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి నేను సరిగ్గా అటెండ్ అవ్వాలని చెప్పి బస్సులో వెళ్తే నాకు ఎక్కడ లేట్ అవుద్దని చెప్పి నేను టాక్సీ బుక్ చేసుకున్నాను బట్ టాక్సీ అతనికి ఆల్రెడీ నా అడ్రస్ క్లారిటీగా చెప్పాను ఇక్కడి నుంచి మీరు మీరు ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి రమ్మని బట్ అతను ఏం చేశాడు అంటే నేను ఉన్న ప్లేస్కి రాకుండా వేరే ఎక్కడికో వెళ్లి కాల్ చేశాడు మీరు ఎక్కడున్నారు మ్యాడం అంటుంది నేను చెప్పాను కదండీ ఇక్కడ ఉన్నాను అంటేను అయ్యో సారీ అండి నేనే రాంగ్గా అర్థం చేసుకున్నట్టు ఉన్నాను అని చెప్పి అంటున్నారు నాకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి నేను టాక్సీని క్యాన్సిల్ చేద్దాం అని అనుకుంటున్నాను మీ వల్ల నాకు చాలా అంటే చాలా ఆలస్యం అయిపోయింది ఎందుకంటే నేను చాలా క్లారిటీగా అతనికే చెప్పాను అడ్రస్ నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పి నేను గూగుల్ మ్యాప్లో పంపించాను కూడా లొకేషన్ అయినా కూడా అతను ఎక్కడికో వెళ్లిపోయాడు మీరు మీ నిర్లక్ష్యం వల్ల నాకు చాలా ఆలస్యం అయింది కాబట్టి నేను టాక్సీని రాదు చేయాలనుకుంటున్నాను